మ్యాడం ఇక్కడ ఈ రెస్టారెంట్ లో ఏ అదే ఏ ఫుడ్ ఐటమ్స్ బాగా ఫేమస్ ఏవి టేస్టీ గా ఉంటాయి ఆహా చికెన్ కర్రీ పేరు చెప్పారు కదండి అదెంత అదెంతండి టు ఫిఫ్టీ యా అది ఫోర్ మెంబర్స్ కి అయితే అలా పార్సిల్ చేయగలరు ఇవి కాకుండా ఇంకేమి ఫుడ్ ఐటమ్ బాగుంటుంది అండి

అది కాస్ట్ ఎంత ఉం ఓహో అలాగండి అయితే ఇది చికెన్ కర్రీ చెప్పారు కదా అండి అది టూ పార్సల్సు అది ఒక్క పార్సలు ఇంకా టు లాలి పాప్స్ ఒక వన్ పార్సలూ వన్ పార్సిల్ చెప్పేయండి డ్రింక్ డ్రింక్ బాటిల్ ఒకటి ఇవ్వండి ఓకే అండి ఓకే అండి